సాల్మన్ గ్రావ్లాక్స్ సాల్మన్ లాక్స్ కీటో సాల్మన్ లోమీ సాల్మన్ కేక్స్ సాల్మన్ రూబీ సాల్మన్ సాల్మన్ బర్గర్ స్మోక్డ్ సాల్మన్ సాల్మన్ సుషీ కబాబ్ సాల్మన్